మన శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు అనేవి వ్యాపారాలు చాలా ప్రసిద్ధి గాంచినవి మన మన జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఆయిల్ మిల్లులు బ్యాంకింగ్ సెక్టార్ ఇలా ఇలాంటివి ఎక్కువగా మనం ఇన్కమ్ వచ్చే విధంగా మన ఇన్వెంటరీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంటివి మనం పరిశ్రమలు అవి ఎక్కువగా ఎక్కువ ప్రసిద్ధి చెందినవి అన్నమాట కానీ అవి కొన్ని సమస్యలను ఎదురుకొంటున్నాయి మనం ఎక్కువగా ఆయిల్ మిల్లులు వాడినప్పుడు దానిలో చాలా మంది ఆయిల్ మిల్లు అనేది నడవాలంటే మనం ఎక్కువ మంది వర్కర్స్ అనేది ఉండాలి వాళ్ళు లేక జీవనోపాధి మనం వాళ్ళకి సరైన వేతనం చెల్లించలేక మిల్లులలో పని చేసే వాళ్ళని మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అవి చాలా మనకు పరిశ్రమ మన ప పరిశ్రమలు అనేవి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురుకొంటున్నాయి ఇప్పుడు భీమా అంటే మన బ్యాంకింగ్ సెక్టార్లో మనం భీమా అను లైఫ్ భీమా ఇలాంటివి ప్రజల్లో ఇంప్రెస్స్ చేయలేకపోవడం వల్ల ప్రజలను ఆకర్షించే విధంగా లేకపోవడం అనేది వాటి ద్వారా మన బ్యాంకింగ్ బ్యాంకింగ్ గ్రోత్ చాలా తక్కువ